తెలంగాణలో చాలా కంపెనీలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కన్సల్టింగ్ అవుట్ సోర్సింగ్ రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇవి అందిస్తున్న ప్రధాన సాంకేతికత సేవలలో మొబైల్ యాప్ అభివృద్ధి డేటా అనాలైటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వెబ్ డెవలప్మెంట్ ఐఓటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నహెచ్సిఎల్ టెక్ టీసిఎస్ క్యాప్జెమిని డిలాయిట్ టెక్ మహీంద్రా వంటి పెద్ద కంపెనీలు ప్రపంచ స్థాయిలో సేవలందిస్తున్నాయి ఇవి వాస్తవానికి రాష్ట్రా రాష్ట్రానికి అభివృద్ధిలో దారి తెరుస్తున్నాయి సాఫ్ట్వేర్ స్టార్ట్అప్లు కూడా చాలా ఉన్నాయి ఇవి కొత్త కొత్త ఆవిష్కరణాలతో సాంకేతికత పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలలో తీసుకు వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో కంపెనీలు అభివృద్ధి చేయబోయే లేదా చేస్తున్న సాంకేతిక ఉత్పత్తులు సేవలు చాలా ఉన్నాయి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు